ఆంధ్రప్రదేశ్లో ఈ స్టడీస్ అనేవి చాలా బాగుంటాయి ఇప్పుడు ఏంటంటే డిగ్రీ ఫోర్ ఇయర్స్ చేసారు సో డిగ్రీ ఫోర్ ఇయర్స్ చేయడం పిజి నార్మల్గా అయితే టూ ఇయర్స్ ఉండేది ఇప్పుడు పిజి వన్ ఇయరే అయిపోతుంది సో ఫైవ్ ఇయర్స్లోనే కంప్లీట్ అయితుంది మనం పిజి చేసుకుంటే కనుక త్వరగా కంప్లీట్ అయితుంది అలాగే ప్లేస్మెంట్స్ జాబ్స్ ఇస్తారు అలాగే డిగ్రీ మధ్యలో ప్రాజెక్ట్స్ ఇచ్చి పబ్లిక్ గురించి సొసైటీ గురించి తెలుసుకోమని ప్రాజెక్ట్స్ ఇచ్చి అలాగే నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటి కొత్త కొత్త సబ్జెక్ట్స్ పెట్టి సో దాని వల్ల మనం జాబ్కు వెళ్ళినా ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చెయ్యాలి అనేది మన ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి మొత్తం క్లియర్గా ఉంటుంది ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ అని నెక్స్ట్ ఇలాంటి సబ్జెక్ట్స్ వల్ల ఏంటంటే కొంచెం తెలియని వాళ్ళకి ఎలా ఉండాలి అని తెలియని వాళ్ళకి ఎలా మాట్లాడాలి అని తెలియని వాళ్ళకి అందరిలోకెల్లా ఎలా ఉండాలి ఎలా ఉంటే మనం త్వరగా జాబ్ వచ్చి త్వరగా సెటిల్ అవుతాము మనము మనము మన చదువు విషయంలో ఎంత స్ట్రాంగ్గా ఉంటాము అనేది కెరీర్ డెవలప్మెంట్ ద్వారా తెలి మనకి మన కెరీర్ డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది